అవునమ్మా ఒకసారి వర్క్లన్ని చేయించుదామని రమ్మన్నాను

అవునమ్మా

అవునా

మీ దగ్గర మోడల్స్ ఏమైన్నా ఉన్నాయా చూపిస్తారా

మేము చెప్పినవి కాన్ మేము చెప్పినా చేస్తారు మీరు తీసుకొచ్చినా చూపి సరే

అది కబోడ్సు ఒక

అదే అదే కావాలి కదా ఎవరికన్నా

మెటీరియల్ అన్నీ మీరు తెచ్చుకునేటట్టయితే

వర్కర్స్కి అన్నింటికి అలాగే

కబోర్డ్సు కిచెన్లో కబోర్డ్సు ఇవన్నీ బాతురూమ్లో చేయవలసినవి